మా ప్రాంతంలో దాదాపు ప్రతిరోజు తయారు చేసే వంటకాలు అనేకమైనవి ఉన్నాయి ఇక్కడ ప్రసిద్ధిగా ఏమిటంటే రావులపాలెంకి చెందిన కుండ బిర్యాని ఆ కుండ బిర్యాని తినడానికి అనేకమైన అనేకమైన ప్రాంతాల నించి వస్తారు అలాగే ఆచంటలో తయారు చేసే ఏ ఇంట్లోనే చేసే బాదం గిరి ఆ బాదం గిరి ఎంతో ఫేమస్ అనేకమంది వచ్చి ప్రతీ రోజు అనేకమైన బాటిల్సు సరఫరా అవుతూ ఉంటాయి అలాగే కాకినాడ కాజా అలాగే పూతరేకులు భగవాన్ పూతరేకులు ఎంతో రుచికరంగా ఉంటాయి ప్రతిరోజు దాన్ని అనేకమంది వచ్చి ఇక్కడ పార్సిల్ పట్టుకెళ్తూ ఉంటారు అలాగే ఇక్కడ అనేక రకమైన వంటకాలు తయారవుతూ ఉంటాయి వీటిలో కొన్ని ఏంటంటే పూతరేకులు పాట్ బిర్యానీ అలాగే కా కాకినాడ కాజా ఆచంటకు సంబంధించిన బాదంగిరి లాంటివి ఎంతో ప్రసిద్ధి చెందినయి ఇలాగా ఇలాగా మా ప్రాంతంలో ఈ వంటకాలు ఎక్కువగా ప్రతిరోజు తయారు చేస్తూ అనేకమైన బిజినెస్లు ప్రతీరోజు వేల్ల కొలది వ్యాపారం వీటి ద్వారా మాకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది